మీ దగ్గర చెప్పులు ఎలా ఉన్నాయి చూపించగలరాా కొంచెం మాకు మాకు కాలేజ్కి వెళ్ళడానికి మరియు ఇంట్లో వాడుకోవడానికి కావాలండి ఇంకా వేరేవి లేవా మాకు థర్టీ ఫోర్ సైజు కావాలి ముప్పై నాలుగు ఇంకా వేరే చూపించండి అదేం అంత మంచిగా లేదు ఈ కలర్ మాకు బాగాలేదండి మా కాళ్ళకి వేరే కలర్ చూపించండి ఇందులో మాకు రెడ్ కలర్లో కావాలి పర్లేదునిపిస్తుందండి ఎంత విటికి ధర ఎంత నాలుగు వందలు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి లేదండి అంతా పెట్టలేం మేము ఒక రెండు వందలకి ఇవ్వగలుగుతారా రెండు వందలకి ఇవ్వగలుగుతారా లేదండి రెండు వందలు ఇయ్యండి ఓకే అండి థ్యాంక్యూ